అవునండి ఓకే అమ్మ వన్ ఫిఫ్టీ అండి

మేమా మొత్తంగానా ఫైవ్ ఐ ఐబ్రో ఐబ్రోస్కి వచ్చి హండ్రెడ్ అండి

మోడల్స్ని బట్టి రేట్ అనేది ఉంటుందండి మీకు ఏ మోడల్ కావాలంటే దాన్ని బట్టి రేట్ చెప్తాము ఓకే అమ్మా చేస్తాము మా షాప్లో మంచిగా మా షాప్లో మంచిగా మీకు ఏ ఎలా కావాలంటే నచ్చిన విధంగా మేము చేసి పెడతామమ్మా ఫంక్షన్ కూడా ఫంక్షన్ కూడా కొంచెం మీరు టోటల్గా అయితే ఒక ఫైవ్ థౌజండ్ అవుతుందండి మీకు హెయిర్ కటింగ్కి ఐబ్రోస్కి మొత్తం ఏంటమ్మా ఉంటామండి ఈవినింగ్ ఉంటాము మీకు ఎనీ టైం ఎప్పుడొచ్చినా కూడా మేము మీకు అందుబాటులోనే ఉంటాము వచ్చేటప్పు

ఓకే అమ్మ ఖచ్చితంగా చేసి పెడతాము మీరు ఫంక్షన్లో మీ ఫంక్షన్లో మీరే బ్రైట్ బ్రైట్గా బ్రైట్గా ఉండేటట్లుగా మీరు ఎంత కలర్గా ఉన్నా సరే బ్రైట్గా ఉండేటట్లు తయారు చేేస్తామండి ఓకే అమ్మ ఓకే అమ్మ